ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంది అది కూడా స్టూడెంట్స్కి ఏంటినంటే ఇప్పుడు బైజూస్ అనిచెప్పి కొత్తగా యాప్ ఎక్కిచ్చి చిన్న పిల్లల ఎయిత్ నుంచి ప్రతీ ఒకరికి ట్యాబ్లు ఇచ్చి ఎయిత్ వాళ్ళకి ప్రతీ ఒకరికి ట్యాబ్లు ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్లో కొంచెం డెవలప్ చేసి వాళ్ళంటు వాళ్ళని ప్రోత్సాహించడం వల్ల ఇప్పుడు ఆన్లైన్లో కూడా వాళ్ళు స్టడీ అనేది నేర్చుకుంటున్నారు సో వాళ్ళకి అర్ధం కానివి కూడా ఇంకొంచెం క్లారిటీగా అర్ధమయ్యి వాళ్ళు ఇంకా బా నేర్చుకుంటున్నారు అలాగే ఏంటంటే గవర్నమెంట్ స్కూలలో కూడా ఇప్పుడు ఇచ్చేది కూడా ట్యాబ్లో గవర్నమెంట్ స్కూల్లో అలాగే గవర్నమెంట్ స్కూలలో ఫ్రీ ఎడ్యుకేషను ఫ్రీ బా డ్రస్సెసు స్కూ స్కూల్ యూనిఫామ్సు అలాగే ఫుడ్ కూడా ఫ్రీగానే పెడతున్నారు సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ ప్రెజరు ఉండదు పేరెంట్స్ నుంచి ఎక్కువ బర్డెను ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రశాంతంగా చదువుకుంటారు వాళ్ళకంటు కొంచెం ఎడ్యుకేషన్లో కూడా డిజిటల్ డిజిటల్ పెట్టేసి ఆన్లైన్లోపెడతారు ఇప్పుడు క్లాసెస్ కూడా ఎప్పుడన్నా వీళ్ళు క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయిన సరే ఆన్లైన్లో అటెండ్ అయ్యే లాగా చూసుకొని వాళ్ళు చక్కగా వాళ్ళ వాళ్ళు ఎగ్జామ్స్ కానీ ఏ టైంలో అయినా సరే వాళ్ళు మంచిగా రాసి మంచిగా చదువుకునేటట్టు ప్రెసెంట్ అయితే మన ఎడ్యు మన ఎడ్యుకేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ అయితే ఉంది